ల్యాప్టాపు చాలా దాన్ని పర్ కొనడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ల్యాప్టాపు ఎడ్యుకేషన్ కానీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ల్యాప్టాప్ లేకుండా ఏ పని చేయలేము ఎందుకంటే ల్యాప్టాప్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది లైక్ ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎట్లా వాడతారో ల్యాప్టాప్ కూడా ఈ జనరేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ల్యాప్టాప్ రీసెంట్గానే నేను కొనద్దు అనుకున్నాను కానీ నాకు నాకు చాలా అవసరం అనిపించి ఒక ల్యాప్టాప్ కొన్న ల్యాప్టాప్ అది హెచ్పి ఐత్రి టువల్త్ జనరేషన్ చాలా స్మూత్గా రన్నింగ్ అవుతుంది అది చాలా స్మూత్ గా రన్నింగ్ అవుతుంది ఇంకా దానికి బీమ్స్ కానీ ఏదన్నా ఎడ్యుకేషనల్ పర్పస్గా మీరు ఎక్సెల్ కానీ పర్సనల్ పర్సనల్కి మీరు దాన్ని చాలా యూస్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ని ఇంకా స్టూడెంట్స్కి కానీ ఏదన్నా ఆన్లైన్లో డీటెయిల్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్కి ల్యాప్టాప్ చాలా యూజ్ అవుతుంది ల్యాప్టాప్ అనేది గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకు ఎంటర్టైన్మెంట్కి కానీ ఎడ్యుకేషన్ పర్పస్యే కానీ బిజినెస్ పర్పస్ దేనికైనా ల్యాప్టాప్ అనేది చాలా అవసరం ఈ కాలంలో మనకి ఇంకా నువ్వు కూడా ఒక ల్యాప్టాప్ కొంటాను అన్నావు కదా ఎప్పుడు కొంటావు మరి ల్యాప్టాప్ ల్యాప్టాప్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి లైక్ రీసెంట్గా నిన్న ఒక ల్యాప్టాప్ కొన్నా అన్నాను కదా అది చాలా స్మూత్గా రన్ అవుతుంది దానివల్ల నేను ఏదైనా లాంగ్వేజ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలా అన్ని నేర్చుకోవడానికి ఈజీగా ఉంది గేమ్స్ ఆడుకోవచ్చు దాంట్లో ఇంకా ఏమన్నా మీటింగ్స్ అటెండ్ కావచ్చు ఇంకా ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ల్యాప్టాప్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా చాలామంది మన గ్యాంగ్లో కూడా చాలా మంది కొన్నారు కదా ల్యాప్టాప్ అది మరి నువ్వు నువ్వు కూడా ఏదో ల్యాప్టాప్ కొన్నా అన్నావు కదా అది ఎట్ల ఉంది మరి బాగానే ఉందా ల్యాప్టాప్ మరి అట్లా ఇది తీసుకునేది ఉండే ఈ ల్యాప్టాప్ నాది బాగుంది ఎంత స్మూత్గా రన్నింగ్ అవుతుంది చూడు అది మళ్ళా ఇది జస్ట్ ఆఫర్లోనే కొన్న దీవాలి ఆఫర్కి ఫార్టీ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్నాడు సరే అని కొంచెం బార్గైన్ చేసి ఫార్టీకి మాట్లాడుకున్నాం ఈఎంఐలో ఇంకా మంత్లీ ఇంత పే చేసుకుని కడుతున్నాం ఇంకా ఏదో ఇంకా అట్లట్ల గడుస్తుంది ఇంక మరి మరి నీ ల్యాప్టాప్ ఎట్లా నడుస్తుంది బాగానే ఉందా ఓకేనా బాగానే ఉంటుంది కానీ కొంచెం చూడాలి అప్పుడప్పుడు ఏం ఎక్కువ వెబ్సైట్స్ అలాంటివి నీ ల్యాప్టాప్లో యూస్ చేయకూడదు లైక్ ఎక్కువ యాప్స్ కానీ స్టోరేజ్ కానీ తక్కువ ఉంటుంది నీ ల్యాప్టాప్ నీది ఓల్డ్ ఓల్డ్ వెర్షన్ది కాబట్టి కొంచెం తక్కువనే వాడాలి అంటే అంత స్మూత్ ఉండదు అదే నా ల్యాప్టాప్ అయితే చాలా స్మూత్గా గేమింగ్స్కి కానీ వీడియో ఎడిటింగ్ కానీ చాలా నేర్చుకోవచ్చు నా ల్యాప్టాప్లో ఏ డిస్టబెన్స్ కానీ ఇట్లా హ్యాంగ్ కానీ అట్లా ఏం కాదు చాలా ఫ్రీగా నడుస్తుంది స్మూత్గా నడుస్తుంది చాలా మంచిగా ఉంది ల్యాప్టాప్ల ఇంకా ల్యాప్టాప్ ల్ల చాలా బెనిఫిట్స్ ఏ ఉంటాయి ఎట్లా అంటే మనకే కాకుండా మన ఇంట్లో వాళ్ళకి కూడా ఏదైనా చూపించడానికి ఎంటర్టైన్మెంట్కి కాని ఎడ్యుకేషన్ ఏదైనా ఆఫీస్ పర్పస్ ఏ కానీ మన పేరెంట్స్కి ఫాదర్కే కాని బిజినెస్ చాలా హెల్ప్ అవుతుంది కూడా ల్యాప్టాప్ మళ్ళా లైక్ ఎట్లా అంటే ఇప్పుడు కంప్యూటర్ తీసుకున్న అనుకో కంప్యూటర్కి స్టోరేజ్ ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై అయిపోతుంది దానికి సీపీఓ మౌనిటర్ అని టేబుల్ అని అంతా దాని బదులు సింపుల్ ఒక ల్యాప్టాప్ తీసుకుంటే ఎక్కడైనా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా ట్రావెల్ ట్రావెలింగ్లో కానీ ఈజీగా క్యారీ చేయచ్చు ల్యాప్టాప్ని అట్లా ల్యాప్టాప్ అనేది డైలీ లైఫ్లో ఒక మొబైల్ ఫోన్ ఎట్లా క్యారీ చేస్తామో ల్యాప్టాప్ని కూడా అట్లా క్యారీ చేయచ్చు అట్లా అని బాగుంటుంది ల్యాప్టాప్ అయితే నా సజెషన్ అయితే కంపేర్ టు సిస్టం కంప్యూటర్ ల్యాప్టాప్ అనేది చాలా ఈజీ ఈజీ క్యారీ ఎక్కడికైనా తీసుకు వెళ్ళచ్చు ఇంకా యూజింగ్ యూజింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది మళ్ళా అంత హెవీ అనిపించదు ఇక్కడికైనా లైక్ ఇప్పుడు కంప్యూటర్ అయితేనేమో అన్ని ఆన్ చేయాలి సిస్టం అన్ని ఎలక్ట్రిసిటీ బిల్లే అంతా హెవీ ఉంటుంది ఇదైతే సేమ్ ఎట్లా మొబైల్ ఫోన్ ఒక మొబైల్ ఎట్లా యూస్ చేస్తామో అలా ఒక ల్యాప్టాప్ని జరా బిగ్ స్క్రీన్ తోని యూస్ చేస్తాము అట్లా అని అందుకే ఐ ప్రిఫర్ ల్యాప్టాప్యే కంప్యూటర్తోని పోల్చుకుంటే ఇంకా ఏమైనా రిపేర్ వస్తే కూడా ఈజీగా అయిపోతుంది ఫాస్టు ప్లే ఉంటుంది దాని సర్వీస్ కూడా చాలా బాగుంది ల్యాప్టాప్ వాళ్ళది హెచ్పి సర్వీస్ కూడా మంచిగా ఏస్ ఏమంటారు ఇన్సూరెన్స్ కూడాచే ఇన్సూరెన్స్ కూడా తీసుకున్న ల్యాప్టాప్లో ఇంకేముంటాయి చాలా ల్యాప్టాప్ గురించి చెప్పాలి అంటే చాలా సింపుల్ ఒక ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ కంటే ఒక బిగ్ స్క్రీన్తో వచ్చింది ల్యాప్టాప్ కంప్యూటర్తో పోల్చుకుంటే